నా సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే నేను ఇయర్ఫోన్స్ కొనుక్కున్నాను ఇయర్ఫోన్స్ బాగా పని చేసేవి అవి బ్రాండ్ ఏందంటే జేబీఎల్ ఇయర్ఫోన్స్ అవి నేను చాలా ఇష్టంతో నేను అది కొనుక్కున్నాను అవి నే తరచుగా వాడే వాడేవాడిని మార్నింగ్ కాలేజ్కి వెళ్లే టైంలో ఈవెనింగ్ కాలేజ్ అయ్యాక ఇంటికి వచ్చే టైంలో నేను అవి యూస్ చేసేవాడిని రోజు అవి వాడడం వలన అవి సంవత్సరానికి పాడై పోయాయి అది ఇయర్ఫోన్స్లో సగం సగం ఇరిగిపోవడం అది మొబైల్కి లింక్ పెట్టె టైంలో తర్వాత మొత్తం పాడై పోయాయి